ఇప్పుడు చాలా వరకు చాలా మంది పిల్లలకి స్టూడెంట్లు అనేది ఇప్పిస్తున్నారు అంటే ఇప్పుడు రేట్లు కూడా చాలా పెరిగినాయి సంవత్సరానికి రెండు లక్షలు మూడు లక్షలు కొంతమంది నాలుగు లక్షలు కూడా కడుతున్నారు వీటికి గవర్నమెంట్ సదుపాయాలు ఏంటంటే యాభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు దానివల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి